నేను చిన్నప్పుడు హిస్టరీలో మాకు అన్నీ రాజుల గురించి ఉండేది ప్రాచీన యుగం మధ్య యుగకాలం నాటి గురించి ఈ హిస్టరీలో ఉండేది అప్పుడు నేను చదువుకున్నాను నాకు చాలామంది రాజుల గురించి తెలుసు మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలించారు మొగల్స్ చక్రవర్తులు కాకతీయులు చాళుక్యులు తూర్పు చాళుక్యులు వెంగి చాళుక్యులు ఇలా చాలామంది రాజులు పరిపాలించారు అందులో చంద్రగుప్తమార్యుడు మౌర్యవంశం గురించి చాలా ప్రసిద్ధిగాంచిన కథలు విన్నాను అంతే కాకుండా మౌర్య మౌర్యవంశంలో నాకు అశోకుడు గురించి చాలా ఇష్టం నాకు అశోకుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందరి రాజులు గొప్ప రాజుగా అశోక్ అశోకుడు చాలా ప్రసిద్ధి చెందాడు ఎందుకంటే తన ధైర్య సాహసాలతో తన మాతృభూమిని రక్షించుకున్నాడు ఎంతో మంది రాజులతో యుద్దాలు చేసి మన మాతృభూమిని రక్షించాడు ఆయనకు ఎక్కువగా మాతృభూమి పైన చాలా ప్రేమ ఉండేది ఆయన తన తన ప్రాణాలు తెగించి మరి వేరే రాజుల నుండి క్షత్రియుల నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకా ఇంగ్లీష్ వారి నుంచి వెళ్ళి తన మాతృభూమిని కాపాడుకోవడానికి చాలా కష్టపడినాడు ఇంకా తన రాజ్యంలో వేరే వాళ్ళు తన తన పిత్రు దేవుని పైన చాలామంది కుట్రలు చేశారు కుట్రలు చేసినప్పుడు తను తన మాతృభూమిని రక్షించుకోవడానికి తన చిన్నతనం నుంచి చాలా కష్టపడి చాలా యు చాలా యుద్ధాలు చేసి చాలా కష్టపడినాడు అంతేకాకుండా అతని పర్యావరణాన్ని కూడా చాలా పరిరక్షించేవాడు ఎందుకంటే అశోకుడు కాలం నాటి నుంచి వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటడం వంటివి చేసేవాడు అప్పటి నుండి మనకు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటడం వంటివి మొదలు అయ్యాయి రోడ్లు పర్య పర్యావరణం పరిరక్షించాడు మళ్లీ ఇంకా అన్నీ అశోకుని నా అశోకుని కాలం నాట్లు శిలాయుగాలు వంటివి చెక్కించాడు దానివల్ల చాలా ప్రసిద్ధి చెందాడు అశోకుడు అందుకే నాకు అశోకుడు అంటే మంచిగా అనిపిస్తుంది నేను అశోకుడు అన్నీ రాజులలో కల్లా అశోకుని ఎక్కువగా గౌరవిస్తాను